స్పారీకి అంటే మాట్లాడడంలో పదాలు పలకడంలో కష్టం ఉన్నవాళ్ళు వీళ్ళు మాట్లాడడం సులభం కావడానికి కొన్ని సాధనాలు ఉంటాయి మొదటిగా దర్పణం దాన్ని చూస్తూ మన పెదాలు నాలుక ఎలా కదులుతాయో చూసుకోవచ్చు ఇలా చూస్తూ పలకడం అభ్యాసం చేస్తే బాగా నేర్చుకుంటారు తరువాత చిత్రాలు అక్షరాలు ఉన్న కార్డులు వాడుతారు ఆ కార్డు చూపించి ఇది ఏమిటి ఇది ఎలా పలుకుతారు అని అడుగుతారు ఇలా పదాలు మెల్లగా నేర్చుకుంటారు శబ్దం వినిపించే పరికరాలు ఉంటాయి మనం ఏమి పలికామో మనకి స్పష్టంగా వినిపిస్తుంది దాంతో తప్పులు మనము పలికామో దాన్ని తెలుసుకుని తప్పులు సరి దిద్దుకోవచ్చు ఆటలు ఉపయోగపడతాయి పదాలు పలుకత ఆటలు చేస్తే పిల్లలకు ఇష్టం కలుగుతుంది అప్పుడు వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి ఉదాహరణకు బుడగలు ఊదడం పేపర్ కదిలించడం వంటి నోటి గాలి బయటకు తీయడం పలకడం మెరుగుపడతాయి సహాయపడతాయి ఇలా ఈ సాధనాలు రోజు రోజు చేసే వాళ్ళు నేర్పుతారు క్రమం తప్పకుండా పాటిస్తే మనకు మంచి ఫలితం ఉంటుంది